ఖచ్చితంగా నా జీవిత కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు తీగలు లేని టెలిఫోన్లో అబ్రోము ప్రజలు ఎక్కువగా ఉన్నా మాట్లాడటానికి అనుమతించింది ఇది ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మరి వ్యాపారాలకు కొత్త అవకాశాలు తెరిసింది ఇంటర్నెట్ యొక్క ఆల్బమ్ ప్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మరియు ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి అనుమతించింది ఇది విద్యా పని మరియు వినోదం వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది సోషల్ మీడియా ఎక్కువ ప్రజలు కమ్యూనికేషన్ చేయడానికి మరియు సంబంధాలు కలిగి ఉండటానికి కొత్త మార్గాలను అందించింది ఇది ప్రజలు సమాచారాన్ని పెంచుకోవడానికి వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేయడానికి మరియు స్వయంగా ప్రసారం చేయడానికి కూడా అనుమతించింది ఆటో మిషన్ యొక్క రొమ్ అనేక పనులను మెషి మిషన్లు చేయడానికి అనుమతించింది ఇది ఉత్పత్తి మరియు సామర్ధ్యతతను పెంచడానికి సహాయపడింది కానీ అనేక ఉద్యోగాలను కూడా కోల్పోయింది ఏవన్నా ఏవన్నొక్క అర్బన్ మిషన్లు మానవులవంటి పనులను చేయగలమని చూపించింది ఇది ఆరోగ్య సంరక్షణ ఫైనాన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది సాంకేతిక మార్పులు నా జీవితంలో మరియు నా కార్యాలయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి నేను ఎక్కువగా ఎక్కడ ఉన్నానా తోటి వారితో కమ్యూనికేషన్ చేయగలను